అప్పుడే పుట్టిన పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో ఉండేలా మనం చూసుకోవాలి ఆ పరిశుభ్ర పరిశ్రమ పరిస్థితుల్నుంచి మనం దూరంగా ఉంచాలి జబ్బు పడకుండా చూస్కోవాలి మన చుట్టూ ఉంచే మన చుట్టూ ఉండే ప్రాంతాల్ని శుభ్రంగా క్లీన్గా ఉంచుకోవాలి మరియు పిల్లల్ని పండబెట్టే ప్లేసుల్లో వాళ్ళకి ఎటువంటి వస్తువులు కానీ మరియు ఎటువంటి చెత్త పరిశ్రమలు చెత్త పనులు కానీ అక్కడ ఉంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేయాలి మరియు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని మంచి ప్లేసుల్లోనే ఉంచాలి చెత్తగా ఉండే ప్లేసుల్లో మట్టి ఉన్న ప్లేసుల్లో పిల్లల్ని పడుకో పెట్టకూడదు మరియు ఇలా చేయటం వల్ల పిల్లలు జబ్బు పడుతారు కాబట్టి మనం వాళ్ళని క్లీన్గా ఉండే ప్లేసుల్లో ప్లస్ మంచిగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి అక్కడ పడుకోబెడితే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం